సాధారణంగా అయితే మేము ఎక్కువ బయటకి అయితే వెళ్ళము ఎందుకంటే మా విద్య దృష్ట్యా మా నాన్నగారి యొక్క ఉద్యోగం దృష్ట్యా ఎక్కువైతే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటాము ఎప్పుడైనా శనివారం కాని ఆదివారం కాని హాలిడే వచ్చినప్పుడు మాత్రం ఇలా బయటకి కాని మన రిలేటివ్స్ దగ్గరకి కాని వెళ్తూ ఉంటాం అన్నమట అలా వెళ్ళినప్పుడు మాత్రం మొక్కలకి సరిపడా నీళ్ళు నీళ్ళు పోసి అనేది వెళ్తూ ఉంటాం అన్నమాట ఒకవేళ మాత్రం లాంగ్ వీకెండ్ ఇలా వన్ వీక్ ఇలా ఎప్పుడైనా దసరా హాలిడేస్ కావచ్చు సంక్రాంతి హాలిడేస్ అలా వచ్చినప్పుడు మాత్రం మా ఇంటి పక్కవాళ్ళకి వర్క్ అసిస్ట్ చేసి వెళ్తాం అన్నమాట అంటే వాళ్ళను కొంచెం చూసుకోమని ఒక పై ఎలాం ఎలాగైనా మేము ఇలా డ్రిప్ డ్రిప్ సిస్టమ్ పెట్టాము కాబట్టి బయట ఒక నల్లా పెట్టేసి నల్లా నుంచి వాటర్ ఈడుస్తూ ఉండమని చెప్తూ ఉంటామన్నమాట అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ పిల్లులు కాని కుక్కలు కాని ఎక్కువుంటాయన్నమాట వాటినుంచి తప్పించుకోవడానికి

ఈ ఈ విధంగా అయితే మేము ఏ రూపాన బయటకి వెళ్ళినపుడు మాత్రం మా మొక్కలనిలా చూస్తూ ఉండమంటాం ఏ విధంగా చెడిపోకుండా మంచిగా ఉండేలాగా చూసుకుంటామన్నమాట దాని చుట్టూ మనకి కంచె వేసేస్తే లోపలకి ఏం వెళ్ళకుండా ఉంటుందన్నమాట అలా చుట్టూ కంచె వేయడం కాని అండ్ అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా వాటికి గంటలాంటివి కట్టడంవల్ల ఏమౌతుందంటే గంట గాలికి గంట ఊగడం వల్ల శబ్దం వస్తుందన్నమాట ఆ శబ్దం ద్వారా అక్కడ వచ్చే పందికొక్కులు కావచ్చు మిగతా మూగజీవాలు ఏమైనా కావచ్చు మన కుక్కలు పిల్లులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఆ శబ్దం విని అక్కడెవరో మనుషులున్నారు మనం రాకపోవడమే బెట్టరని అవే భావిస్తాయన్నమాట ఇలాంటివి మనం చిన్న సౌండ్ వస్తేనే అవి భయపడతయి అలాంటిది గంట్ల సౌండ్గా వస్తే అవి భయపడిపోయి దగ్గరకి రావన్నమాట ఈ విధంగా అయితే ఒక ఏదో ఒక చిన్న ఏదో ఒక ఐడియా మాత్రం మన దగ్గరుండాలి ఒక ప్రయోగమనేది ప్రయోగం చేయడం వల్ల మన మొక్కలనేది ఖరాబ్కాకుండా ఉంటాయన్నమాట మనము నేను చేప్పినట్టుగా మాకు మేము డ్రిప్ సిస్టమ్ రెండు పైపులేసి తదా మొక్కలకు వాటర్ వెళ్ళేలా చేస్తాం కాబట్టి నల్లా ఎదో స్లై ఎయిట్ అవర్స్ నల్లా ఒ స్లైట్గా ఒ టెన్ పరిధిలో ఓపెన్ చేసి పెట్టడంవల్ల అది వాలు డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ మొక్క దగ్గర పడి మొక్కకనేది పదును వస్తూ ఉంటుదన్నమాట మేము ఎన్నిరోజులకైతే వెళ్తున్నామో అన్ని రోజులకి బీరకాయ ఒకదానికి మందు వేయడంకాని లేదా ఎరువువేయడంకాని చేస్తామన్నమాట ఆ చేయడంవల్ల మేము ఎన్నిరోజులైతే వెళ్తున్నామో అన్నిరోజులకే సరిపడా ఉండేలా చేస్తాము ఒకవేళ దాన్ని మించి ఒకవేళ అక్కడ పరిస్థితి దృష్ట్యా ఉండవలసివస్తే మా ఇంటిపక్క వాళ్ళకి అసిస్ట్ చేస్తామన్నమాట మీరు కొంచెం చూసుకోండని ఎందుకంటే గార్డెనానికి ఇంటికాడ గేట్ కీ ఇచ్చి వెళ్తే వాళ్ళే చూసుకుంటారన్నమాట వచ్చికాని చూడడంకాని అలా చేస్తూ ఉంటాను ఎలాగైనా మేము జనరల్గా మా ఫ్యామిలీ లాంగ్ ఎక్కడికెళ్ళినా కాని మా నాన్న అయినా నేనైనా మా తమ్ముడైనా ఎవరో ఒకరైతే ఇంటికి మధ్యలో వస్తుంటాము ఎందుకంటే లాంగ్ ఎక్కడని చేప్పేసి మొత్తం ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అలా తిరగలేము కదా ఉద్యోగం ఉంటుంది విద్యా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు నాన్నగారు అయితే వచ్చేస్సుంటారు మ్యాక్సిమమ్ అయితే ఎపుడన్న ఒకసారి వన్ వీక్ అలా మాత్రం బయటకెళ్ళినపుడు మాత్రమే ఈ ఈ విధంగా ఇవన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాము అన్నమాట గంటలు కట్టడంకాని చుట్టూ కంచెలాంటివి వేసి జాలి వేసి కట్టేయటం కాని ఇలాంటివి రాకుండా చూడడం అలాగే వాటర్ కూడా వాటర్ సక్రమంగా ఉండేలా చూసుకోవడం అటు పురుగు పట్టకుండా మందు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటామన్నమాట మనం ఎప్పుడైతే పురుగు పట్టకుండా మందు కొడతామో దాని మొక్కలకు పురుగు పట్టడం మనం మినరల్ లేకుండా ఖరాబ్కదన్నమాట అదే మేము రేపు వెళ్తామనగా ఈరోజు దాని చుట్టూ దాని గార్డెన్ రెక్కల చుట్టూ గార్డెన్ సాఫ్ చేయడంకాని మొక్కల పక్కనున్న పిచ్చి పిచ్చి మొక్కలు గడ్డి ఇవన్నీ తీసేసి మనకివీ ఎరువులు లాంటి మేకెరువు కాని కోడెరువు కాని తెచ్చి లైట్గా ఎరువు చల్లడం కాని ఇలా చెయ్యాలనమాట చేయడంవల్ల ఎరువుండడం వల్ల మొక్క ఖరాబ్కాకుండా ఉంటుంది అలాగే చుట్టు ముట్టు గడ్డి పిచ్చి మొక్కలు గడ్డి ఉంటే గడ్డి మొత్తం తీసేయాలన్నమాట గడ్డి వల్ల ఏమైపోతుంది అంటే సూర్యరశ్మీ మొత్తం గడ్డే తీసుకుని బాగా గడ్డే తీసుకుంటుందన్నమాట అంటే వీడ్స్ కలుపు మొక్కలు ఇవన్నీ అవే తీసుకోవడంవల్ల ఏమైపోతుందంటే మన మొక్కలకి సరిపడా సూర్యరశ్మీ ఉండదు ఏమైనా మనము ఎరువులు వేసినా ఇంకేమైనా వేసినా కాని మొత్తం పీల్చుకుంటుంది మెత్తం అవి తింటాయి కాబట్టి ఈ వీటికి ఏం రావులే ఎందుకంటే మన మొక్కకంటే కూడా ఈ వీడ్స్ గడ్డి మొక్కలు మనం అల్లం అంటాం కదా అల్లమనేది పిచ్చి చెట్టు మన మొక్క కన్నా పైకి ఎదగడం వల్ల మొక్క నీడకి పడిపోతుంది జనరల్గా మనకొక మొక్క పెరగాలంటే సూర్యరశ్మి ఖచ్చితంగా ఉండాలి ఆ సూర్యరశ్మి ఉంటేనే మన మొక్క పెరుగుతుంది కాబట్టి మనం ఈ విధంగా ఆచరించాలన్నమాట సో ఇలా చేయడం అయితే ఎప్పుడ ఎప్పుడైనా మీరు కూడా ఎప్పుడైనా మీరు లాంగ్ ఎక్కడైనా తరచుగా నేనిచ్చే సలహా ఏంటంటే మనకున్న గార్డన్కి దగ్గరలో ఒక గార్డన్ మనకి ఇంటిలోపల ఉంటే అంటే గేట్ ఉంటే కాంపౌండ్ వాల్ ఉంటే ఓకే మన ఇంటి పక్కన అలాగే మా ఇంటి పక్కన ఖాళీ స్థలంని మనం గార్డెన్ చేసుకుంటే మాత్రం చుట్టుముట్టు ఫెన్సింగ్ టైప్ వెయ్యలన్నమాట ఫెన్సింగ్ వెయ్యడం వల్ల ఏమౌతుంది అంటే లోపలికి వేరే ఎలాంటి మూగజీవులు కాని రాకుండా ఉంటాయి పందికొక్కులు వచ్చి తవ్వడం కాని అలా చెయ్యకుండా ఉంటుంది ఆప్పొసిట్ మన మన టొమాటో మొక్కల్ని పెట్టాం అనుకో పందికొక్కు అవి ఇవి వచ్చి తింటూ ఉంటాయి కదా ఆ విధంగా ఉండకూడదంటే మనం ఖచ్చితంగా

ఈ విధంగా అయితే ఇంకా మనమెప్పుడైనా వెళ్ళినా మనమెప్పుడైనా అట్లా లాంగ్ వీకెండ్ వెళ్ళినాకాని మన మొక్కలపై ఒక కన్నేసి ఉంచే లాగాను మన మొక్కలు ఖరాబ్కాకుండా ఉండేలాగాను చూసుకోవాలి అలాగే మన ఇంటి చుట్టు పక్కల వాళ్ళు నమ్మకస్తులెవరైనా ఉన్నాకాని వాళ్ళకి వర్క్ అసిస్ట్ చేసి ఎపుడో ఒకసారి చూడమని అసిస్ట్ చేసి వెళ్ళడం కూడా మంచిదే ఎందుకంటే వాళ్ళ మొక్కలుంటాయి మన మొక్కలుంటాయి కాబట్టి ఇట్లా షేరింగ్ అన్నమాట వర్క్ షేరింగ్ మనం వెళ్ళినపుడు వాళ్ళు చూడాలన్నా వాళ్ళేళ్ళినపుడు మనం చూడాలన్నా ఇట్లా చేస్తూ ఉంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్ డెవలప్ చేసుకుని ఇలా మనం మన మొక్కలను కాపాడుకో కాపాడుకోవాలి ఇది నేను నీకిచ్చే సలహా